నేను మొన్న ఏంటంటే డీమార్ట్కి వెళ్ళాను అక్కడ డీమార్ట్లో పెద్దగా ఉండడం అది కూడా ఫ్లోర్స్ అవన్నీ కూడా ఒక త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి అవి ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే మొత్తం తినేవి ఆ సరుకులు మాత్రమే ఉన్నాయి అలాగే ఏంటంటే నేను అక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ అలాగే మ్యాగీ ఇవి తీసుకున్నాను ఇంకా ఇంట్లోకి సామానులు కూడా తీసుకున్నాను ఏవి స్పూన్స్ అవి తక్కువ ఉన్నాయి ఇంట్లో సరే అని చెప్పి స్పూన్లు అవన్నీ తీసుకున్నాను సెట్ ఫోర్కు స్పూన్స్ రెండు కలిపి సెట్టు ఫిఫ్టీ రుపీస్ ఉంది అవి ఒక సిక్స్ ఇవి ఒక సిక్స్ వచ్చినాయి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మందంగా ఉన్నాయి స్పూన్స్ కూడా అలాగే ఇంకా ఏంటంటే నేను స్క్రబ్బర్ స్క్రబ్బర్ సెట్ కూడా తీసుకున్నాను ఎందుకంటే అంట్లు వాష్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి అయితే తీసుకున్నాను అలాగే ఇంకా ఏంటంటే నేను ప్లేట్స్ ఆ గాజు ప్లేట్స్ అలాగే గాజు కప్స్ తీసుకున్నాను అలాగే ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు సూట్ కేసులో షోకేస్లో పెట్టడానికి ఇక్కడ మాకు ర్యాక్స్ పెద్దగా ఉంటాయి మా ఇంట్లో సో అందులో పెట్టడానికి ఉపయోగపడతాయని చెప్పి అది కొంచెం ఖాళీగా ఉన్నది ఫిల్ చేయడానికి నేను చిన్న బొమ్మలు అయితే తీసుకుని ఆ బొమ్మలని అలంకరించాను మా ఇంట్లో నీట్గా అలాగే ఏంటంటే నేను ఆ డోర్ కర్టెన్స్ అలాగే డోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నాను డోర్ కర్టెన్స్ వచ్చేసరికి నేను బయట తీసుకుంటే కనుక ఇంకా తక్కువ పడేవేమో అని నాకు కనిపించాయి ఎందుకంటే ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ చె టూ ఫిఫ్టీ ఉన్నాయి అక్కడ డోర్ మ్యా డోర్ కర్టెన్స్ నేను నాలుగు డోర్ కర్టెన్స్ అయితే తీసుకున్నాను అక్కడే వెయ్యి రూపాయలు అయిపోయినాయి డోర్ కర్టెన్స్ ఇంకా ఏంటంటే నేను డోర్ మ్యాట్స్ తీసుకున్నాను ఒక్కొక్కటి ఒకటి ఏమో వంద ఉంది ఇంకో రెండు తీసుకున్నాను అది ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్వి తీసుకున్నాను అవి కూడా చాలా బాగున్నాయి ఆ డోర్ కర్టెన్స్ ఎక్కువ క్వాలిటీ తక్కువ రేట్లో తీసుకున్న సరే క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే నేను మొన్న ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టాను ఏంటి బెడ్షీట్ అలాగే దానిమీద గ లేబుల్ కూడా వచ్చేటట్టు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఆ ఆర్డర్ వచ్చేసరికి ఈ మంత్ థర్టీన్త్కి వస్తుంది అని చెప్పి వచ్చింది నేను సో ఇంకా బెడ్షీట్ కూడా ఉండిద్ది సో నేను నేను ఇంట్లో కావాల్సినవి అన్నీ చేర్చుకున్నాను అలాగే ఇల్లు కూడా మేము కొత్తగా మారినాం కాబట్టి రాగానే ఇల్లు పొంగించుకొని మొత్తం అంతా శుభ్రం చేసుకుని ఇల్లు అదంతా సర్ది నీటుగా చేసుకుని అయ్యేసరికి రెం టూ డేస్ పట్టింది మాకు అలాగే ఇంకా ఏంటంటే మేము అక్కడి నుంచి వచ్చి అక్కడ చిన్న ఇల్లు త్రీ రూమ్స్ యే ఉంటాయి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఇది అయితే పెద్ద పెద్ద ఇల్లు అది కూడా ఐదు గదులు ఉంటాయి వరండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇల్లు కూడా పెద్దగా రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయి ఎవరైనా వచ్చినా సరే ఉండడానికి కూడా బాగుండిద్ది కాబట్టి నేను ఏం చేశానంటే ఇంట్లో కావలసిన వస్తువులు అవన్నీ కూడా కొనుక్కుని పెట్టుకున్నాను అలాగే ఇంకా ఏంటంటే ఏదైతే అలంకరణకు బాగుంటాయో అవి కూడా కొనుక్కొని నేను పెట్టుకోవడం వల్ల కొంచెం నాకు ఒక ప్రెజర్ తగ్గింది అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను బయట కొనుక్కోవాలన్నా దానికి ఎక్కువ రేటే పడుతుంది అదే నేను క్వాలిటీ కూడా బాగున్నాయి కాబట్టి అక్కడే కొనుక్కున్నాను అలాగే తక్కువ రేటు కూడా పడినాయి తక్కువ రేట్కే వచ్చినాయి అన్నీ కొనుక్కొని ఇంకా ఇంటిలో కావాల్సినవి అన్నీ సమకూర్చుకున్నాను నేనైతే నేను దానికి ఖర్చులే ఆరు వేలు ఏడు వేలు అయిపోయినాయి దానికి ఇంట్లో కావలసిన అవన్నీ కొనుక్కునేసరికి ఆరు ఏడువేలు అయిపోయినాయి ఖర్చు అయితే చాలా అయిపోయింది ఇంకా ఒకవేళ నేను ఖర్చుపెట్టినా సరే దానికి తగ్గట్టు ఫలితం అయితే వచ్చింది ఇళ్ళంతా నీట్గా సర్దుకున్నాను ఇళ్ళంతా నీట్గా అయింది శుభ్రంగా అయింది నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ప్రసెంట్ నా హస్బెండ్ కూడా మంచివి తీసుకున్నావు డబ్బులు ఖర్చు పెట్టినా సరే మంచివి తీసుకున్నాను అని అయితే అన్నారు